నాకు చాలామంది తెలుగు రచయితలు మరియు కవులు ఇష్టం కానీ కొంతమందిని ప్రత్యేకంగా పేర్కొనాలి అంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు అల్లం వీరబ్రహ్మం బ్రహ్మం గారు ఒకరు మరియు శ్రీ శ్రీ గారు ఒకరు మరియు గురజాడ రామకృష్ణ బాబు గారు ఒకరు అను కోసరాజు గారు ఒకరు దువ్వూరి రామిరెడ్డి గారు ఒకరు వీళ్ళలో నాకు అత్యంత ఇష్టమైన కవి ఎవరు అంటే శ్రీశ్రీగారు ఈయన పేరు శ్రీరంగం శ్రీనివాసులు ఈయన శ్రీ శ్రీ తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ కవి అతను అనేక కవితా సంకలనాలను రచించాడు అతని కవితలు సాధారణంగా ప్రేమ జీవితం మరియు మరణం గురించి ఉంటాయి అతని కవితలలో కొన్ని అమృతం క్షీరాబ్దిలో పద్యకోకిల మహాప్రస్థానం ఆత్మగౌరవం ఇలాంటివి అన్నీ ఆయన రచించినవి ఈయన రా రచించిన కవితలు కానీ రచయితలు రచయితలు కానీ చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఇవి ఈయన యొక్క రచించిన కొన్ని కొన్ని మాటలు ఎంతో ప్రభావితం చేసి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చి ముందుకు నడిపిస్తాయి ఈ రచయితలు మరియు కవులు అందరు తెలుగు సాహిత్యానికి గొప్ప సేవ చేశారు వారి రచనలు ప్రజలను వినోదం చేయడానికి అవగాహన కల్పించడానికి మరియు ప్రేమించడానికి రూపొందించబడ్డాయి